భారతీయ సినిమాల్లో సంగీతం గురించి ఎంతగా గొప్పగా అయితే వర్ణిస్తారు మేము మాస్ సినిమాలు వంటివైతే ఎక్కువగా చూస్తాను మాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం అంతేకాకుండా నేను గబ్బర్ సింగ్ సినిమా పాటలను ఎంతో బాగా ఎంజాయ్ చేశాను అంతేకాకుండా నాకు దేవిశ్రీప్రసాద్ రయ రాసిన పాటలైతే ఎంతో అద్భుతంగా ఉంటాయి అంతేకాకుండా ఆయన దేవిశ్రీప్రసాద్ గారు పాడే పాటలకు ఆ బాగ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్స్ కానీ ఎంతో అద్భుతంగా అందిస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు